హలో చెప్పండి అవును అండి వ్రాయలేదు అండి ఎవరికి పోతుంది అండి ఉంది అండి చెయ్యవచ్చు చేసి చెప్పండి ఎ ఏం ఐటమ్స్ కావాలి టూ నైంటీ అండి స్పెషల్ అయితే నార్మల్ బిర్యానీ అయితే టూ థర్టీ సేమ్ సేమ్ ఉంటుంది అండి సేమ్ టేస్ట్ ఉంటుంది చికెన్ బిర్యానీ ఫుల్ టూ థర్టీ అండి అదే స్పెషల్ అయితే టూ నైంటీ ఆహా ఓకే అయితే మీకు ఫ్యామిలీ తీసుకోండి ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అయితే మీరు పీసెస్ ఫ్యామిలీ ఫోర్ వస్తాయి అండి అయితే మీరు జంబో తీసుకుంటే సిక్స్ ఫిఫ్టీ వస్తాయి ఫైవ్ పీసెస్ వస్తాయి అండి అవును అండి కాంబో అంటే ఇప్పుడు మీకు ఇది ఒక్కటే ఉందండీ ఏదీ ఇప్పుడు మీరు ఇలా ఫ్యామిలీ ఫ్యామిలీ టైప్లో తీసుకుంటూనే మీకు మటన్లో కూడా ఫైవ్ ఫిఫ్టీ దీనికి దానికి ఒక ఫిఫ్టీ రూపీస్ చేంజ్ అంటే గ్యాప్ ఉంటుంది అంతేకానీ బాగుంటుంది అండి అది కూడా జంబో ఉంది అండి అది జంబో సెవన్ హండ్రెడ్ ఫ్యామిలీ అయితే ఫైవ్ ఫిఫ్టీ

డిజర్ట్స్ అంటే ఐస్ క్రీమ్స్ అవి ఉన్నాయి అండి కూల్ డ్రింక్స్ కూడా ఉన్నాయి అండి మీకు అంటే మీకు అంటే తంసప్ స్ప్రైట్ అలాంటివి ఉన్నాయి కాక్టేల్ అలా అవునా అండి అయితే మా దగ్గర ఏది షీర్ కుర్మా ఇది గులాబ్ జామున్ అవి ఉన్నాయి అండి ఈ కీర్ బాగుంటుంది అండి డిజర్ట్లో అయితే మొత్తం మీకు అంటే ఇప్పుడు మీకు ఓకే బాక్స్ వస్తుంది అండి ఒక ఒక్కటి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అయ్యో మీ ఇష్టం అండి అది అంటే మీరు తినా తినాలి అనుకుంటే తీసుకోండి

ఓకే అండి థ్యాంక్ యూ